చెప్పండీ ఏం కూరగాయలు కావాలండి మీకు టొమాటోలా అండి కిలో వంద రుపాయలండి అవునండి ఈ మధ్య రేట్లు బాగా పెరిగిపోయాయండీ చాలా తాజావండి ఇవాళ పొద్దున్నే మేము రైతుల దగ్గరనుంచి తీసుకొచ్చాము ఎన్ని కిలోలు ఇమ్మంటారు అవునా పండువి కావాలా పచ్చివా అండి పచ్చివా పచ్చివయితే పచ్చడిలోకి చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి అయితే ఒక నాలుగు కిలోలు తీసుకోండి మీకు తగ్గిస్తాను కొంచెం చాలా మంచివండీ మీకు ఏరికోరి ఇస్తాను తీసుకోండి ఇమ్మంటారా ఒక నాలుగు కిలోలు ఇమ్మంటారా సరే ఇంకేమైనా కావాలా మునక్కాయలా అండి కాయి పది రుపాయలండి సరేనండి బెండకాసినవి లేతవేనండీ చెట్టుకాయలు అవి ఎంత తగ్గిస్తా అంటే అది కూడా మేము పెంచాలి కదమ్మా చెట్టునయినా మేము పోషించాలిసిందే కదా నాటు కాయలు కాదండి హైబ్రిడ్డే మరి సరేనండి దానికేం రుచికేం తీసిపోవు మంచీ రుచి ఉంటాయి చాలా మంచిదీ

అబ్బా అయితే ఇంకేముందండి మంచీగా మీకు ఉపయోగ పడతాయి మంచి రుచిస్తాయి మీ పచ్చళ్ళకి ఇదిగోండి ఈ పుదీనా తీసుకోండి చాలా బాగుంది ఇవాళ పొద్దున్నే వచ్చింది మొన్నంతా పుదీనా లేదండీ ఇవాళే వచ్చింది అందరు పుదీనా అడుగుతున్నారు ఇవాళ చాలా బాగుంది పుదీనా తీసుకోండి పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది ఓ పది కట్టలు వేయమంటారా కట్ట ఐదు రుపాయలండి సరేను బంగాళదుంపలు రే ధరలు ఇప్పుడు తగ్గాయి కానీ కిలో ఇరవై రుపాయలండి కిలో ఇరవై రుపాయలు అండీ ఇప్పుడు ఇంకా తగ్గాయి ఇంతకు ముందూ ముప్ఫై నలభై రూపాయలు అవి పాడయిపోయినట్టున్నాయి అండి ఇవి చూడండి మంచివి ఆ పాడయిపోయినివి చిన్ని చిన్న కాయలు ఉంటాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవి చాలా రుచిగా ఉంటాయి మీకు ఆ బెండకాయలు చూడండి బాగా లేతగా ఉందండి మీకు ఉపయోగపడతాయి కూడా మీరు పులుసు పెట్టుకున్నా వేపుడికి పెట్టుకున్నా చాలా బాగుంటాయి రెండు కిలోలు ఇమ్మంటారా సరేనండి చాలా ఇంకేమైనా తీసుకుంటారా ఆకుకూరలు ఉన్నాయండి మీకు తోటకూర కావాలా పాలకూర కావాలా పాలకురా అలాగేనండి ఎన్నిమంటారు ఓ రెండు కట్టలు ఇమ్మంటారా

ముల్లంగా అండి ఇది మరీ కొద్దిగా ఉంది మరీ ఇంక మీరే లాస్టు చివర ఈ రెండూ తీసేసుకోండి మీకు మాములు ఉచితంగానే ఇచ్చేస్తాను మేము అది మట్టుకు బాగా బీభత్సంగా రేట్లు పెరిగాయి అందులో నేను తగ్గించలేను మీకు లేదండి మీరు అడగకముందే నేను టొమాటోలకీ విటిలికి తగ్గించాను మీకు మళ్ళీ పువ్వుకు కూడా అడిగితే నేను తగ్గించలేను అలాగేనండి ఒకటి చాలాండి కాలీఫ్లవరు పచ్చడి చాలా బాగుంటుందండి ఇంకో కాయి తీసుకోండి

సరే అయితే రెండు ఇవ్వు అది పువ్వు వచ్చి నలభై రుపాయలండి ఒకటి ఒక రెండూ కలిపి ఒక డెబ్బైకివ్వండి మీకు తగ్గించడమే ఇప్పటిదాకా ఎవరికీ తగ్గించలేదు

లెక్క వేసేయమంటారా అండి ఏమైనా తీసుకుంటారా అల్లమా అండి పావు కిలో వంద రుపాయలండి ఇప్పుడు అల్లం లేకుండా ఏదైనా కూర ఎలా వండుతామండి అదే కదా రుచి అలాగేనండి అవి బాగా రేట్లు ఉన్నాయండి మరి తీసుకుంటారా వాటితో ఏం పచ్చడి అవుతుంది ఇంట్లోకా అండి ఇంట్లోకా వంటకాండి వంటకి అయితే క్యారెట్టు ఒక అరవై రుపాయలండి కేజి కిలో అరవై రుపాయలు అవునా పావు కిలో మరీ ఇంత తగ్గించేశారు బీట్రూటు కిలో ముప్పై రుపాయలు సరేనండి మా టొమాటోలు వచ్చండి నూట ఎనభై రూపాయలు మళ్ళీ ఆ పుదీనా ఇరవై రూపాయలు రెండు వందలు మునక్కాయలు ఒక యాభై రుపాయలు రెండు వందల యాభై బెండకాయలు ఒక వంద రూపాయలు మూడు వందల యాభై ఈ మిగతా క్యారెట్టు ఇవీ కలిపితే అవి ఒక యాభై మొత్తం మూడు వందల యాభై అయ్యిందండి అన్నీ ఇప్పడికే ఒకొక్క కూరగాయలకి మీరు తగ్గించుకుంటూ వచ్చారు ఇంకా తగ్గిస్తే ఇంకెలా చెప్పండి పద్దా మాటిమాటికి ఇంక మీరు ఎలాగో తీసుకుంటారు ఇంక మీకేమీ ఏం చెప్తాను సరే ఇవ్వండి అన్నీ తాజావె అండి మీరే ఇంకోసారి కలిసినప్పుడు చెప్తారు మీకు మంచి వస్తాయి మీకు సరేనండి ఓ మూడు వందలు ఇదిగోనండీ మూడు వందలు ఇవ్వండి